మీరు అడిగిన ప్రశ్నలు నాకు చాలా ప్రేరణ ఇచ్చాయి ముందుగా నా అత్యున్నత రికార్డు గురించి చెప్పాలి అంటే నేను గత సంవత్సరం హైదరాబాదు మ్యారథాన్లో ఇరవై ఒక కిలోమీటర్లు హాఫ్ మ్యారథాన్ పూర్తిగా రెండు గంటలు రెండు గంటల ఐదు నిమిషాల్లో పూర్తి చేయడం నా జీవితంలో ఒక మైలు రాయి అది నాకు ప్రత్యేకమైన అనుభవం ఎందుకంటే ఆ సమయంలో నేను నా శరీరాన్ని పూర్తిగా పరిరక్షించుకున్నాను మానసికంగా ఎంతో బలంగా ఎదిగాను ప్రతిరోజు నేను ఒక నిర్ణీత రొటీన్ పాటిస్తాను సాధారణంగా ఉదయం ఐదు గంటలు లేచి దాదాపు నడైఐదు నిమిషాల నుంచి ఒక గంట వరకు పరిగెత్తుతాను ఇది ఇది పొద్దుపోయేసరికి కాకుండా నా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది కొన్ని రోజులు డిస్టెన్స్ పరుగులు ఇస్తే చేస్తాను మరికొన్ని రోజులు స్పీడ్ వర్కు ఇంటర్వెల్ ట్రైనింగ్ ట్రైనింగ్లు చేస్తాను శరీరాన్ని ఒకేలా కాకుండా విభిన్నంగా ఉపయోగించడం వల్ల మోటివేషన్ ఉంటుంది లేకపోతే ఇకపోతే నా లక్ష్యాలు కూడా నాకు స్పష్టంగా ఉన్నాయి త్వరలోనే ఈయొక్క ఫుల్ మ్యారథాన్ ఫర్ టు కిలోమీటర్లు పూర్తి చేయాలని నా లక్ష్యం అంతేకాకుండా ఒకరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ పరిగెత్తాలని ఆశయంతో ముందుకు సాగుతున్నాను ఇది ఒకొక్క ఫిట్నెస్ ప్రయాణం మాత్రమే కాదు ఇది నా జీవితానికి దారిని చూపే మార్గం అందుకే ప్రతిరోజు బాగా పరిగె పరిగెత్తాను